జంతు వ్యర్ధాలను రైతులు అనేక విధాలుగా వ్యవహరిస్తారు కొందరు రైతులు వాటిని కంపోస్ట్ చేస్తారు ఇది మొక్కల పోషకాలకు మంచి మూలం మరి కొందరు వాటిని ఎరువుగా ఉపయోగిస్తారు ఇది మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఇంకా మరి కొందరు వాటిని ఇంధనముగా ఉపయోగిస్తారు ఇది శక్తిని ఉత్పక్తి చేస్తుంది జంతు వ్యర్ధాలను వ్యవహరించడానికి కొన్ని సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి కంపోస్టింగ్ కంపోస్టింగ్ అనేది జంతు వ్యర్ధాలను చెత్తగా మార్చడం యొక్క ప్రక్రియ కంపోస్ట్ మొక్కలకు పోషకాలకు మంచి మూలం మరియు దీనిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు ఎరువుగా ఉపయోగించడం జంతు వ్యర్ధాలను ఎరువుగా ఉపయోగించుకోవచ్చు ఇది మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఎరుపు ఎరుపు మొక్కలకు పోషకాలను అందించడం ద్వారా ఇది పనిచేస్తుంది ఇంధనముగా ఉపయోగించడం జంతు వ్యర్ధాలను ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు ఇది శక్తిని ఉత్తపత్తి చేస్తుంది జంతు వ్యర్ధాలను బయోగ్యాస్గా మార్చవచ్చు ఇది ఇంధనం లేదా విద్యుత్తుగా ఉపయోగించుకోవచ్చు జంతు వ్యర్ధాలను వ్యవహరించడం ద్వారా రైతులు వాటిని వ్యర్ధమైపోకుండా ఉంచగలరు మరియు వాటిని మొక్కల పెరుగుదలకు మంచి మూలముగా ఉపయోగించుకోవచ్చు